మా ప్రాంతంలో నాకు తెలిసినంతవరకు ఎవరికి ఎటువంటి మూఢనమ్మకాలు లేవు ఇప్పుడు కాలం మారింది ఒకప్పుడు కాలం వెళితే చాలామంది ప్రజలకు చాలా విధాలైన మూఢనమ్మకాలు ఉండేవి ఉదాహరణకి సతీసహగమనం అంటే భర్త చనిపోగానే